హాయ్ సార్ నా పేరు చందు నేను ఇక్కడే స్విగ్గీలో ఒకటి ఆర్డర్ చేసాను చికెన్ బిర్యానీ మటన్ లాలిపాప్లు ఫిష్ ఫిష్ కర్రీస్ అండ్ మటన్ షోర్వా మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై చికెన్ లెగ్ పీసులు లాలీపాప్స్ ఆర్డర్ చేసాను బట్ ఏంటంటే మా ఇంట్లో తినడానికి పాత్రలు అవైలబుల్గా లేవు ఫోర్క్స్ కూడా లేవు మా దగ్గర వచ్చేటప్పుడే మీ డెలివరీ బాయ్కి ఆ ఫోర్క్స్ కానీ ఆ ప్లేట్స్ కానీ పంపించండి వాటికి ఎంత అమౌంట్ అవుతుందో నేను ఇక్కడ పే చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ